తెలంగాణలో విద్యను మెరుగుపరచడానికి ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే ది డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది తెలంగాణాలో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం మోడ్రన్గా పెట్టారంటే కొత్తగా పెట్టిండ్రు ఇంకా ఈ క్లాస్ రూమ్స్లో స్మార్ట్ బోర్డ్స్ని ప్రొజెక్టర్స్ని ఇంటర్నెట్ ఫ్యా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ఇంకా చాలా ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనకు డిజిటల్ చాలా ఉపయోగపడుతుంది టెక్నాలజీనే వదలరు స్టూడెంట్స్కి ఇంటరాక్టివ్ లెసన్స్ని డెలివరీ చేయడం మోడ్రన్ మొదలు పెట్టారు అండ్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే తెలంగాణలో డిజిటల్ క్లా అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా క్లాస్ రూమ్స్లో ప్రొజెక్టర్స్లో వాళ్ళకు లెసన్స్ చెప్పి వాళ్ళకు అర్ధమయ్యే విధానంగా పెడుతున్నారు ఇంకా మనకు టీవీ రూపంలో కూడా మనకు లెసన్స్ చదువుకోని వాళ్ళు ఇంట్లో కాలే స్కూల్కు వెళ్ళా స్కూల్కెళ్ వెళ్ళే అంటే స్కూల్కు వెళ్ళే పరిస్థితుల్లో లేని వాళ్ళు టీవీలో చూసి కూడా మనం చదువుకోవచ్చు అని తెలంగాణ టీవీలో పెడతారు ఎట్లా అంటే టీ స్యాట్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్స్ ఈ టీ స్యాట్ డిజిటల్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంది అంటే ఈ క్లాసెస్ని మన స్మార్ట్ ఫోన్లో ఫోన్లో ల్యాప్ట్యాప్లో లేదంటే ట్యాబ్లెట్లో లేదంటే టీవీలో కూడా చూసుకోవచ్చు ఇంకా మనకు యూట్యూబ్లో కూడా టీ స్యాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ యాప్ ఓన్లీ యూట్యూబ్లో కాకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మన స్మార్ట్ఫోన్లో చూసుకోవచ్చు ఇంకా టీ స్యాట్ నిపుణ ప్రోగ్రామ్ అంటే ఇది మనకైతే బాగా ఫేమస్ మన టీవీలో తెలంగాణ గవర్నమెంట్లో నిపుణ ప్రోగ్రాంని ఒక ఇనీషియేట్ చేసారు అంటే దీంట్లో ప్రతి ఒక్క ప్రతీ ఒక్క సబ్జెక్ట్ని ప్రొవైడ్ చేస్తారు మనకర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో తెలుగులో ఎలాంటి లాంగ్వేజ్లో అయినా చెప్తారు కింద ట్రాన్స్లేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రోగ్రాంలో మంచి టీచర్స్ ఉండరు ఎట్లా అంటే డిజిటల్ లెసన్స్ని కండక్ట్ చేస్తూ ఉండాలి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు ఇంకా స్టూడెంట్స్ని యాక్సిసిబుల్గా చేయడం కోసం వేరియస్ ప్లాట్ఫామ్ లైక్ యూట్యూబ్ టీ స్యాట్ నెట్వర్క్ ఇంకా యాప్స్ని కూడా చాలా యాప్స్ ఉంటాయి మనకు ఇంకా చాలా చాలా యాప్స్ ఉండే లైక్ మన టీవీ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా చాలా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంటుంది మన టీవీ ఫ్లాట్ఫామ్లో ఇంకా ప్రోగ్రామ్స్ని స్టూడెంట్స్ని డిజిటల్ క్లాస్ రూమ్స్లో వదలరు మన టీవీలో కేబుల్ టీటీడీ ఫ్రెష్టి షో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంకా చాలా చూడవచ్చు ఇంకా డిజిటల్ లైబ్రరీస్లో కొన్ని స్కూల్స్లో కాలేజెస్లో అండ్ పబ్లిక్ లైబ్రరీస్లో డిజిటల్ లైబ్రరీ ఎక్స్ ఎస్టాబ్లిష్ చేస్ చేసుకోవచ్చు లైక్ మనకు తెలంగాణలో ఫ్రీ లైబ్రరీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు ఎట్లా అంటే ఫ్రీ లైబ్రరీస్కు వెళ్ళి మనం చదువుకోవచ్చు అంటే ఎలాంటి మనీ పే చెయ్యాల్సిన అవసరం లేదు లైబ్రరీలో స్టూడెంట్స్కి ఈ బుక్స్ ఆన్లైన్ కోర్సెస్ ఇంకా అదర్ డిజిటల్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇంకా మనకి చాలా ఉంటాయ్ టీ స్యాట్ నెట్వర్క్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు టీ స్యాట్ నెట్వర్క్ని ఎస్టాబ్లీష్ చేశారు ఈ నెట్వర్క్ ద్వారా మనకి ఎడ్యుకేషనల్ కంటిన్యూ బ్రోడ్క్యాస్ట్ చేస్తున్నారు ఇంకా ఈ నెట్వర్క్ను చాలా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ లెసెన్స్ ఎక్స్పర్ట్స్ స్టాక్స్ ఇంకా చాలా ఉంటాయి ఇంకా డిజిటల్ లిటరసి ప్రోగ్రామ్స్ తెలంగాణలో డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా స్టూడెంట్స్కి టీచర్స్కి ఈవెన్ పేరెంట్స్కి డిజిటల్ లిటరసీస్కి పెంచారు ఇంకా టిఎస్ ఈ పాస్ ఇంకా డిజిటల్ స్కిల్